ఆంధ్రప్రదేశ్లోని స్థానిక వ్యాపారాలు సాధారణంగా పనిచేస్తాయి అవి ఎలా అంటే ఒకటితో ఒకటి పోటిపైనా మార్కెట్ పోటీపడతాయి పట్టుపురుగుల పెంపకం ద్రవ సబ్బు తయారీ కోళ్ళ పెంపకం